తెలుగువాళ్లలో మనకు చాలా మతాలు ఉన్నాయి హిందూ మతం క్రైస్తవ మతం ముస్లింల మతం గురుద్వారాల మతం ఇలా చాలానే ఉన్నాయి అయితే గురుద్వారాలు అనేవి ఒకప్పటి ఉంటుండే మన తెలంగాణలో అంతరించిపోయాయి గురుద్వారాలు అంటే సిక్కుల దేవాలయం అనమాట అయితే సిక్కు మతం గాలి చెరువులో వాళ్ళు ప్రార్థన చేసుకునే స్థలం అది గురుద్వారం అనే పదము మనకి పంజాబీ నుండి వచ్చినది అయితే ఇక్కడ గురువు అంటే గురువు అని అంటే జ్ఞానం పొందువాడు అని మరియు ద్వారమంటే తలుపులని అయితే మతం అక్కడ వెళ్లి మనం జ్ఞానం పొందుతాము కాబట్టి గురుద్వారా అని దానికి పేరు వచ్చినది అయితే ఇది ఈ పదం అనేది సిక్కుల జీవితంలో చాలా ముఖ్యమైనది వాళ్ళు వాళ్ళ మత పెద్దవి గురువుని వాళ్లు మొక్కుతారన్నమాట ప్రార్థిస్తారు అనమాట వాళ్ల గురు ప్రవేశానికి ద్వారమనేది సూచిస్తుంది అయితే గురుద్వారాలు సిక్కు మతంలో ముఖ్యమైన ప్రాముఖ్యతలు కలిగి ఉన్నారు అనమాట ఎందుకంటే అవి ఆధ్యాత్మిక కేంద్రాలుగా పనిచేస్తాయి అలాగే గురువుగారు సిక్కులు అన్ని నేపథ్యాలు మరియు విశ్వాసాల ప్రజలకు తెరిచి ఉంటారు అలాగే సిక్కు మతం యొక్క సమగ్రం మరియు సామాన్యతలు విదివిధానాలు ప్రతిభం చేస్తుందన్నమాట గురుద్వారా ప్రాంగణంలో సాధారణంగా గమనించబడితే అనేక విధిని లక్షణాలు మనకి అభ్యాన్యాసాలు సమాజాలు అలా చాలానే తెలుస్తుంటాయి అయితే వాళ్లలో కూడా చాలా నేపథ్యాలు ఉన్నాయి వాళ్ళు ఎంతో విశ్వాసంగా ఉంటారు ప్రజల కోసమని అయితే సిక్కు మతం ఒక సమగ్ర మరియు మానసత్వం

సరమరిచి ఉందన్నమాట అలాగే గురు గ్రంధు సాహిత్యం అత్యంత గౌరవంగా చూస్తారు వాళ్ళు మరి సిక్కుల చేత శాశ్వతమైన గురువుగా వాళ్ళు వాళ్ళని స్వీకరిస్తారు ఇది ప్రకాశిస్తారని పిలవబడుతుంది అది ఒక పందిరి కింద ఎత్తు అయినా స్థలంలో ఉండబడుతుంది మరియు సమ్మేళనాలు సామేస్యాలు ఆ సమయంలో చదవబడుతుంది గురుద్వారాలు లంగార్ కమ్యూనిటీకి చెందిన ఇలా చాలా భక్తులు వారికి వాలంటీర్లు సామాజిక స్థితి లేదా మతపరమైన అనుబంధాలతో సంబంధం లేకుండా సందర్శించడానికి ఉచితంగా భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు లంగర్ సేవా నిద్వా యసస్ సేవ యొక్క సిక్కు సూత్రాన్ని ఉదహరిస్తుంది అన్ని వ్యక్తుల మధ్య మానసత్వం

ఒక్క కమ్యూనిటీకి చెందినవారు వీళ్లు అయితే లంగర్ అనేది సందర్శనకుల అందరికీ కులం మతం మీద సామాజిక హోదా సంబంధం లేకుండా అందించి ఉచిత భోజన మరియు సేవ చేసే ఒక మతం అనమాట ఇంకా మసీదులు అంటే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది ముస్లింలకు సంబంధించింది అయితే ఈ ముస్లింలు మనకి

తరచుగా వాళ్ళు ప్రార్థనకు పిలుపునిచ్చే మినార్లతో మసీదు యొక్క భవనాలను కట్టుకుంటారు మరియు అభ్యంగన సౌకర్యాలను సూచించే గోడపై అలంకరణను కలిగి ఉంటుంది వాళ్ళు శుక్రం ప్రతి శుక్రవారం ఉపవాసం వండి వారు నమాజ్ చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు అప్పుడు పూర్వకాలంలో సెంట్రల్ సిటీ మసీదు అనేది లక్షణంగా ఉండేదన్నమాట అయితే అప్పటినుండి చిన్న మసీదులలో ఇది సర్వసాధారణంగా మారిపోయింది మసీదులు సాధారణంగా పురుషులు మరియు స్త్రీల కోసం వేరువేరు స్థానాలను కలిగి ఉంటాయి స్త్రీలు అన్ని మసీదులకీ వెళ్లడానికి వాళ్ళకి హక్కు ఉండదు సంస్థ యొక్క ప్రాథమిక నమూనా ప్రాంతం మాత్రం కాలం మరియు వాళ్ళ యొక్క తెగుల నుంచి ఆధారంగా తీసుకొని వాళ్ళే దాని సృష్టించుకున్నారు మసీదులు సాధారణంగా ప్రార్ధనలు రంజాన్ జాగారాలు లేకపోతే చనిపోయిన వారికి అంతక్రియ సేవలు పెళ్లిళ్లు వివాహం మరియు వ్యాపార ఒప్పందాలు భిక్ష సేకరణ మరియు పంపిణీలను అలాగే మీ రాష్ట్రాల ఎన్నో ఆశ్రయాలకు స్థానాలు పనిచేస్తాయి మసీదులో చారిత్మా కోణంలో ఒక కమ్యూనిటీ సెంటర్ను న్యాయస్థానం మరియు మతపరమైన పాఠశాలలు కూడా పనిచేస్తూ ఉంటాయి వాళ్ల పాఠశాలలో వాళ్ళు ఉర్దూ మాత్రమే ఉంటుంది మక్కాలో గ్రేట్ మసీద్ అనేది మదనలో ప్రవతాక మసీద్ అనేది మాది జెరుసలంలో అలెక్స మసీద్ అనేది